మా ప్రాంతంలో ప్రజలు మొక్కలను ఎక్కువగా నాటుతారు మొక్కలను నరికివేయడం వల్ల నేను ఏమనుకుంటున్నాను అంటే చాలా అనర్థాలు జరుగుతాయి ప్రజలు బ్రతుకుతున్నారు అంటే అది మొక్కల వల్లనే మొక్కలు మనకి ఆక్సిజన్ని ఇంకా చాలా రకాలుగా అనేక రకాలుగా అన్ని అందిస్తూ ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు మొక్కలని నరక కూడదు ఎప్పుడు మొక్కలని నాటుతూ ఉండాలి మా ప్రాంతంలోనే కాదు ఇతర ప్రాంతంలో కూడా నాటుతూనే ఉండాలి మొక్కలను ఎప్పుడు అలా చేయకూడదు నరకకూడదు మంచిగా వాటిని పెంచుతూ ఉండాలి మొక్కల వల్ల మనకు ఎన్నో రకరకాల విధాలుగా అవసరం పడుతూ ఉంటుంది మనం అది బాగా గుర్తుపెట్టుకోవాలి మా ప్రాంతంలోనే కాదు ఇతర ప్రాంతంలో అనగా మేము బడికి బడి వెళ్లే సమయంలో అనగా చూస్తూనే ఉంటాము అలాంటి ప్రాంతంలో కూడా వాళ్ళు రోడ్డు రోడ్డు వైపున మొక్కలును నాటుతూ ఉంటారు అలా రోడ్డు వైపున మొక్కలు నాటడం వల్ల నీడగా కూడా ఉంటుంది వెళ్లే మనిషికి వచ్చే మనిషికి నీడగా అనిపిస్తుంది వెళ్ళేటప్పుడు కూడా ఎవరికన్నా కాని నీరసంగా కాని అనిపించిన మొక్కల దగ్గర ఉండవచ్చు అలాగే ఎప్పుడు మొక్కలని నాటక నరక కూడదు మంచిగానే చూసుకోవాలి మొక్కలను నాటాలి నరక కూడదు ప్రతి ఒక్కరికి నేను చెప్పాలనుకుంది మొక్కల వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి మొక్కలని ఎప్పుడు నరకకూడదు మా ప్రాంతాల్లోనే కాదు ఇతర ప్రాంతాల్లో అనగా వేరే వేరే ప్రదేశాల్లో వేరే వేరే దేశాల్లో అనగా మొక్కలను ఎప్పుడు నరక కూడదు అలా ఉంచుకోవాలి మనకు వ్యాధులు రోగాలు కూడా అలా రావు మొక్కల ద్వారాగా మనకి మొక్క నుంచి వచ్చే గాలి కూడా పనులు ఇవ్వని వాటికి ఆరోగ్యానికి చాలా అవసరపడుతాయి మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మొక్కలను ఎప్పుడు నరకకూడదు ఇతరుల ప్రాంతంలోకి కాదు మన ప్రాంతంలో కూడా మొక్కలను నాటుతూ ఉండాలి అనుకుంటున్నాను నేను